నాకు ఎక్కువ గేమ్స్ ఆడటం అన్నా చూడడం అన్నా చాలా ఇష్టం చిన్నప్పటి నుండి అంటే స్కూల్ డేస్ నుండి కూడా నేను అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తు వచ్చాను అన్నీ గేమ్స్ క్రికెట్ ఖోఖో వాలీబాల్ ఈ గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం టీవీలో కూడా క్రికెట్ మ్యాచ్లు వస్తుంటే అలా చూస్తు ఉండిపోతాను ఎందుకంటే ఇవి నాకు చాలా ఆనందాన్ని ఇస్తు ఉంటుంది మానసిక బాధల నుండి తప్పించుకోవడానికి నేను ఒకోసారి గేమ్స్ ఆడుతుంటాను ఇవి మానసిక ఉల్లాసాన్ని రెట్టింపు చేస్తాయి